నాకు చిన్నప్పటి నుండి చరిత్ర తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం నాపై చూపిన చరిత్ర మహాభారతం ఎందుకు అంటే మహాభారతంలో నాకు ధర్మం గురించి న్యాయ అన్యాయాల గురించి కర్మల గురించి ఎదుటివారితో ఎలా మాట్లాడాలో ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి మనతో ఉన్నవాళ్ళతో స్నేహంగా ఉండాలి ఎప్పుడు నిజాయితీతో ఉండాలి స్త్రీలతో ఎలా ఉండాలో తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో నాకు మహాభారతం చరిత్ర చూసినప్పుడు నాపై చాలా ప్రభావం చూపెట్టింది